ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే తెలుగు అనేది చాలా సవాళ్లు ఎదుర్కొంటుందని ఏంటంటే ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇంగ్లీష్ మీడియం ఇంకా అదర్ లాంగ్వేజెస్కే మనకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు అన్ని కూడా ఇంగ్లీషే చేసేశారు దాదాపు తెలుగు పదాలు అనేవి ఇప్పుడు అది ఉన్న జనరేషన్కైతే చాలా మట్టుకు తెలియటం లేదండి అదంతా కూడా మరుగున పడుతుంది ఇంకా చెప్పాలంటే తెలుగే అన్నిటికన్నా చాలా అర్థవంతంగా అర్థమయ్యే భాష దీనిని నేర్చుకోవటం వల్లే మనం అన్ని సబ్జెక్టుల్లో కూడా చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాము కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనము ఒక ఉద్యోగానికి వెళ్లాలన్న కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వాలి అన్న ఇంకా ఏ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి అన్నా కూడా మనకు ఇంగ్లీషే బాగా వచ్చుండాలి అనేది ఒక అపోహగా చలామణి అవుతుందండి దీనికి గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసేస్తుంది అందువల్ల తెలుగు అనేది చాలా సవాళ్ళనే ఎదుర్కొంటుంది తెలుగు అనేది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు జనానికి అనేది ఉండటం లేదు పోనీ అలాగని ఇంగ్లీషు వస్తుందంటే వాళ్ళకి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎవ్వరికీ కూడా ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా రాయడం రాదనమాట ఎందుకంటే నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను వాళ్లకి రాదు అంటే అటు తెలుగు రాక ఇంగ్లీషు రాక వాళ్ళు ఇంకా ఏమైపోతారు చెప్పండి అలా కాకుండా ఇప్పుడు తెలుగు కూడా ఒక ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరగాలి తెలుగుని ప్రత్యేకించి ఒక ఇంపార్టెన్స్ సబ్జెక్టుగా ఉంచాలండి తెలుగు అనేది నేర్చుకోవడానికి పిల్లలకు అవకాశాలు అనేది మనం ముందు ఉంచాలి ఏంటంటే మా కాలంలో అయితే తెలుగు మీద వ్యాసాలు పద్యాలు పోటీలు జరిగేవి అనమాట ఎవరు పద్యాలు బాగా చెప్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలా ఇచ్చేవారు దానివల్ల నేను ఇంకా కూడా తెలుగుని బాగా అర్థం చేసుకునే వాళ్ళం తెలుగుని చదివే వాళ్ళం అనమాట కానీ ఇప్పుడు అనేవి అలాంటి కాంపిటేషన్లు జరగట్లేదు తెలుగు సబ్జెక్టుకి సంబంధించినటువంటి కథలు గాని మన పురాణాలు గానీ రామాయణం మహాభారతం లాంటి చిన్న చిన్న కథలు కూడా మాకు ఖాళీ టైంలో చెప్పేవారు అనమాట చిన్నప్పటినుంచి దానివల్ల ఏంటంటే మనకి తెలుగు మీద అభిమానమే కాకుండా మనకి భక్తి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అలాంటివి కూడా లేకపోవడం వల్ల తెలుగు అనేది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎవ్వరికీ ఉండటం లేదు అలాగే నీతి కథలు ఇంకా పంచతంత్రం కథలు ఇలాంటి చదవడం వల్ల కూడా మనము సమాజంలో ఎలా ఉండాలి కుటుంబంగా ఎలా ఉండాలి అనేది కూడా మనకు తెలుస్తుంది అవి కూడా తెలియకుండా ఇప్పుడు ఏంటంటే చదువు చదువు చదువు అనేసి జనాలు అందరూ చదువుకుంటున్నారు కానీ అందులో సబ్జెక్టు అయితే ఇప్పుడు ఎవరికి అర్థమే కావటం లేదు ఇంకా చెప్పాలంటే తెలుగుని మనం వేరే భాష ఇప్పుడు బ్యాంగ్లూర్ కాని చెన్నై కాని వెళ్ళినట్లయితే అక్కడ

ఈ తెలుగుని అభివృద్ధి పరుచుకోవటం వల్ల మనకి ఏంటంటే మన యొక్క భారతదేశ గౌరవాన్ని కూడా నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము మనం అన్ని సబ్జెక్టులో ఒక అద్భుతమైన నాలెడ్జ్ అనేది గైన్ చేయటం కూడా జరుగుతుంది ఇంకా మన పురాణాలు గ్రంథాలు అనేవి కూడా మనకి ఈజీగా అర్థమవ్వడం జరుగుతుంది అనమాట అండి